మా చొక్క మా చొక్క ఆర్డర్ తిరిగి ఇవ్వడానికి ట్రాక్ చేస్తున్నాము ఆ ట్రాక్కి ఆ ట్రాక్ ఐ డీని కనుక్కుంటాం కనుక్కున్న తర్వాత మాకు సైజు లేకుంటే సరిపోలేదు కాబట్టి రిటర్న్ పెడుతున్నామని ఆప్షన్లో పెడతాము దానికి తిరిగిచ్చే ప్రక్రియని చేస్తాము ఆ చేసినది రిటర్న్ పెట్టాలా లేదా ఎక్స్చేంజ్ పెట్టాలా అనేది మా ఆర్డర్ చొక్క ఆర్డర్ యొక్క ఐ డీని కొనుగొన్న తర్వాత చేస్తాము